నాకు మొదటలో చదివినప్పుడు నచ్చని పుస్తకం పేరు పరుసవేది ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు అంతగా అది నచ్చకపోయినా ఆ తర్వాత దాని సారాంశం అర్థం చేసుకున్న తర్వాత అది నాకు మరింతగా నచ్చి ఇంకోసారి చదవాలి అనిపించేలా చేసిన పుస్తకం పరుసవేది అందులో ప్రధాన కథ ఏమిటంటే ఒక గొర్రెలు కాసుకునే కుర్రవాడు నిధి కోసం తనకు వచ్చిన కళలో నిధికోసం వెతుకుతూ ఉంటాడు అలా ఎడారులు అన్ని తిరుగుతూ ఆకరికి అతను ఎక్కడైతే ఆ ప్రేరణ మొదలుపెట్టాడో చివరికి అక్కడే ఆ నిధి ఉందని తెలుసుకొని తను వృధా చేసిన సమయం గురించి ఆలోచిస్తూ తపన పడతాడు ఆ విధంగా ఆ పుస్తకంలో మనం ఉన్న చోటే అన్ని ఉన్నాయని ఎక్కడో దీని ఎక్కడో దీని గురించో వెతకనవసరం లేదు ఆ పుస్తకం తెలియచేయడంతో ఆ పుస్తకం నాకు ఎంతగానో నచ్చింది